హలో ఆటోనా ట్యాక్సీయా నేను విజయవాడ వెళ్ళాలి అండి దానికి ఎంత రేటు పడుతుంది ఆటో అయితే ఎంత పడుతుందండి అలాగే బస్సు అయితే ఎంత పడుతుందండి దాని గురించి ఏమైనా సమాచారం చెప్పగలుగుతారా దాని రేట్ ఎంత అనేది ఆటో అయితే ఎంత పడుతుంది బస్సు అయితే ఎంత పడుతుంది ట్యాక్సీ అయితే ఎంత పడుతుంది అనేది దాని గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అండి వెళ్ళాలి విజయవాడ వెళ్ళాలి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా కొంచెం